మీ వంటింట్లో కరెంటుతో పనిచేసే వస్తువులు ఏమిటి అటువంటి వస్తువులు అందుబాటులో లేని పాత రోజులతో పోలిస్తే అనుభవం ఎలా వేరుగా ఉంటుందో మనము ఉదాహరణకు తీసుకుంటే మిక్సర్స్ గైండర్స్ గ్యాస్ సిలిండర్స్ ఓవెన్లు వంటివి ఉన్నాయి కరెంటుతో పనిచేసే వస్తువులు మనము పాతకాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో వంట చేయటం చాలా సులువుగా అయిపోతుంది ఎందుకంటే ఈ ఈ రోజుల్లో అంతా వంటింట్లో కరెంట్తోనే పనిచేసే సౌకర్యాలు కలుగుతున్నాయి కాబట్టి అన్నీ వస్తువులు కరెంటుతోనే పని ఉదాహరణకు కరెంటు కుక్కర్స్ మిక్సీస్ గ్రైండర్స్ గ్యాస్ సిలిండెర్స్ ఓవెన్స్ వంటివి కరెంటుతో పని చేస్తు ఉంటాయి అదే ఆ రోజుల్లో అయితే మనకు గ్యాస్ సిలిండర్లు లేదు అంతా పొయ్యి వద్ద కుర్చొని వంట చేసుకునే వాళ్ళు అలాగే గ్రైండర్సు లేదు వాళ్ళు అంతా రోటిలో వేసుకొని రుబ్బుకునే వారు కానీ మిక్సర్స్ కూడా లేవు అలాంటి పాత రోజులతో పోల్చుకుంటే కొత్త రోజులు ఎంతో డెవలప్ అయ్యిందని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే పాతరోజుల్లో అందరు చాలా కష్టపడి వంట పనులు చేసుకునేవారు ఈ కాలంలో అంతా చాలా సులువుగా సులభంగా వేగంగా తమ యొక్క వంటింట్లోని పనులను కరెంటుతో సులభంగా చేసుకుంటున్నారని మనము అనుకోవచ్చు అదేవిధంగా పాతకాలం వంటింట్లో చేసే పనులు చాలా సమయం తీసుకోవాల్సి పడేది ఎందుకంటే అప్పుడు మనకు కరెంటుతో పని చేసే వస్తువులు ఏమీ లేవు కాబట్టి కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే పాత కాలంతో పోలిస్తే ఇప్పుడు ఉండే వంటింట్లో కరెంటుతో పని చేసే వస్తువులు చాలా అనుభవంగా కలిగిస్తుంది అంతే కాకుండా మనము పాత రోజుల్లో చేసేవి కూడా మనకి చాలా ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు